హలో హలో సార్ గైడి సార్ సార్ అదే సార్ నేను టూరిస్ట్ ని సార్ నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను సారు ఓకే సార్ అదే సారు నాకు ఇక్కడ పొగాకు ఎక్కువ పండిస్తారని తెలిసింది అది ఎలాగా పండిస్తారో ఎక్కడ పండిస్తారో ఒకసారి చూద్దాము ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం సారు

ఓకే సార్ అది కొండ జాతి వాళ్ళు ఓకే సార్ ఓకే సార్ అర్థమైంది సారు ఆ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

సార్ ఇప్పుడు మనము సిగరెట్ లు అవి కూడా వీట్లతోనే తయారు అవుతాయా సార్ అదే సార్ వీళ్ళు అమ్ముకుంటారు కంపెనీ లకి ఓకే సార్ అదే సార్ అదే ఇప్పుడు బిడి సిగరెట్ లు ఇవన్నీ కూడా వీట్లతోనే తయారు అవుతాయి కదండీ ఓకే సార్ అదే మనము అక్కడికెళ్ళి మనం చూడ్డానికి అవుతాయి అండి ఓకే అండి అదే మరి మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే మీరు నేను అమౌంట్ పంపిస్తాను మీరే కొంచెం క్యాషియర్ కు ఇచ్చేసి తీసుకెళ్ళి తీసుకొస్తారు అని ఆ ఓకే సార్ అదే రేపు మార్నింగ్ వస్తాము సార్ అయితే వచ్చే ముందు కాల్ చేస్తాం మీకు ఓకే సార్ అదే మేమైతే ఫోర్ మెంబర్స్ వస్తున్నాం సారు ఓకే సార్ అయితే థ్యాంక్ యూ సార్ అయితే ఉంటాను సార్ అయితే